ప్రతీ ఒక్కరి జీవితంలోను కళలు అనేవి ఉంటాయి ఒకరికి నృత్యం చేయాలని కొంత మందికి పాటలు పాడాలని కొంత మందికి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయాలని అలాంటి ఇతర విషయాలన్నింటిలోనూ ఆసక్తి ఉంటుంది వాటిలో చేతి పనులకు సంబంధించిన వాటిలో తక్కువ మంది నిమగ్నమై ఉంటారు అలా అలాంటి కళలు ఉన్నవారు ఎవరైనా ఉంటే వారు సామాజిక మాధ్యమ పోటీలలో ఎక్కువ పాల్గొంటారు వారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ నేర్చుకొని అలాంటి వృత్తులలో ఉండాలి అని ఆలోచించేవారు తక్కువ మరియు టెక్నాలజీ పరంగా డెవలప్ అయింది అభివృద్ధి చెందిన తరువాత టెక్నాలజీ కారణంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానెల్లో ఎన్నో దొరుకుతున్నాయి నేను అయితే సోనియా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్ని ప్రతీ రోజూ చూస్తాను ఎందుకు అంటే నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం నేను పేపర్లతో ఎన్నో కళలు చేసేదాన్ని పేపర్లతో పువ్వులు చేస్తాను మరియు జంతువులు చేస్తాను గుడ్డ ముక్కలతో బొమ్మలు తయారు చేస్తాను ఇలాంటి వాటి మీద నాకు ఎంతో ఆసక్తి ఉంది యూట్యూబ్ ఛానల్లో చూసి నేను ఇంకా ఎక్కువగా నేర్చుకుంటున్నాను ఇలాంటివన్నీ